నా జీవనోపాధి వంటలు వండడం నాకు వంటలు వండడం అంటే చాలా ఇష్టం నేను మా ఊళ్ళో వంటలు నేను వండుతాను నేను చాలా రకాల వంటలు వండగలను నాకు అన్నీ రకాల కూరలు వండడం వచ్చు నేను చాలా బాగా వండుతానని ఊళ్ళో వాళ్ళు అందరు అంటారు నేను వంటలు వండడంతో పాటు క్యాటరింగ్ సర్వీసింగ్ కూడా చేయగలను నాకు అన్నీ రకాల పనులు కూడా వచ్చు నాకు జీవనోపాధి నాకు వంటల వల్ల అవుతుంది ప్రతి కార్య కార్యాలలో వంటలు నేను బాగా చేస్తాను అందుకు నాకు అందరు వంటలు వండమని చెప్తు ఉంటారు నాకు దాని వల్ల జీవనోపాధి అవుతుంది